మా యొక్క ఏలూరు ప్రాంతంలో ఏంటంటే చాలా వినోద కార్యక్రమాలు అటువంటిది గట్టా ఉంటాయి అదేవిధంగా వినోదానికి సంబంధించి చాలా రకాలుగా ఉంటాయి మేము ప్రతిరోజు ఈ ఒక పొద్దునుంచ్చి నుంచి సాయంత్రం వరకు కూడా మేము చాలా ఎంజాయ్ చేసేలాగా చాలా ఆనందంగా గడిపేటువంటి కొన్ని కార్యకలాపాలువంటి కట్ట ఉంటాయి అవేంటంటే రోజంతా మేము చారిత్రక ప్రదేశాలను మేము దర్శించుకోవచ్చు ఏంటంటే మేము ప్రకృతిని చూడడం షాపింగ్సు చేసుకోవడం మంచి భోజనాన్ని తినడం సినిమాలు చూడటం అదేవిధంగా ఇంకా ఏంటంటే ఒక సాంస్కృతి కార్యక్రమా కార్యక్రమాలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి థియేటర్లో మంచి పెద్ద పెద్దవి ఉంటాయి కొన్ని కొన్ని ప్రదే ప్రదేశాలలో స్ట్యాండ్అప్ కామిడీలవంటి అయి కూడా జరుగుతాయి ఇంకా చెప్పాలి అంటే మా యొక్క ఈ యొక్క ఏలూరు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉంటాయి ఎంటంటే అయి చాలా కొంచెం ప్రసిద్ధిగాంచి ఉండేటువంటి కార్యకలాపాలు మనం ఏంటంటే ఎక్కువగా ఏలూరు మా ప్రాంతంలో ప్రసిద్ధిగాంచింది శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయం ఏంటంటే మా యొక్క ఏలూరు ప్రాంతంలోనే చాలా ప్రసిద్ధి చెందింది ఇంకా చూసుకున్నట్లయితే ఇది ఏంటంటే దాదాపు ఇది చాలామందికి తెలుసు అందుకనే ఇది భక్తులు ఎక్కడెక్కడ నుంచో కూడా దీన్ని ఇక్కడ దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు దాదాపు రోజుకి ఇది ప్రతిరోజు వేలాది మంది భక్తులతో ఇది నిండిపోయి ఉంటుంది ఇంకా చూసుకున్నట్లయితే ఇంక ఏంటంటే కృష్ణా నది ఇదేంటంటే ఇది ఈ నది ఏలూరు సరిహద్దులెమ్మట ప్రవహిస్తూ ఉంటుంది ఇది ఏలూరు నుండి ప్రవహిస్తుంటే ఇది చూడటానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళకి ఇందిట్లో బోటింగ్ ఉంటుంది ఈ మనం అక్కడికివెళితే అక్కడ చాలా రకాల పడవలని స్పీడ్ బోట్లని చాలా రకాలవి ఉంటాయి మనము ఏదో ఒక్కోదానికి ఇంత ఇంత అని ఉంటుంది మనం అది ఎక్కితే మనల్ని ఆ ఎదరిదాకా వెళ్ళి తీసుకురావడం ఇంత దూరమని ఉంటుంది ఇంతసేపు అంతసేపు వారు తిప్పి చూపిస్తూ ఉంటారు అలాగే చాలా స్విమ్మింగ్ అక్కడ ఈత కొట్టడానికి దిగి స్నానాలు చేయడానికి అంటూ కొంత ప్రదేశాన్ని వాళ్ళు ఉంచుతారు ఇది చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే పెద్ద గడ్డ రెడ్డి చెరువు ఇది చా ఇది కూడా చాలా మందికి తెలుసు ఈ చెరువు ఏంటంటే ఏలూరుకి దగ్గరలో ఉంటుంది ఈ చెరువు దగ్గరికి పిక్నిక్కి చాలామంది వస్తూ ఉంటారు స్కూల్ పిల్లల్ని కూడా దీని కొరకు తీసుకోస్తూ ఉంటారు ఏంటంటే ఇది చూడ్డానికి చాలా బాగుంటుంది అలాగే ఇదేంటంటే పక్షులు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇక్కడికి దీన్ని ఇంకేమంటారో బాక్ బర్డ్స్ వో వాచింగ్ స్పాట్ అనే కూడా దీన్ని పిలిస్తూ ఉంటారు పిల్లలు చాలామంది గట్టా సరదాగా వచ్చి అక్కడ కూర్చొని చూస్తూ కట్ట ఉంటారు మంచి కొంచెం సరదాగా పక్షులను చూడడం ఏందంటే రకరకాల పక్షులన్నీ ఆ చెరువు దగ్గరికి వస్తూ ఉంటాయి ఇది ఏలూరులో చాలా దగ్గరలో ఉంటుంది ఇది చాలామందికి తెలుసు చుట్టుపక్కల స్కూల్స్ పిల్లలు ఎక్కువ ఇక్కడికి పిక్నిక్కి వస్తూ ఉంటారు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఏలూరు కోట ఈ ఈ కోట ఏంటంటే ఈ యొక్క కోట మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఇది దాదాపు ఈ కోట పదహారోవ శతాబ్దానికి చెందింది అలాగే ఇది ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇదొక మ్యూజియంగా ఉంది ఇదేంటంటే ఏలూరులో ఒక పురాణవస్తు శాఖ ఒక మ్యూజియంగా ఇది నడుస్తూ ఉన్నది దీనికి కూడా మా యొక్క గుంటూరు మా యొక్క ఏలూరు ఈ యొక్క ప్రాంతాల నుంచి ఈ యొక్క ఏలూరు చూడడానికి ప్రత్యేకంగా ఏలూరులో ఉన్నటువంటి ఈ మ్యూజియం చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే జిల్లా పరిషత్తు పార్కు అనేది ఒకటి ఉంటది ఇక్కడ కూడా ఈ పార్కు ఏలూరులో ఒక మంచి విశ్రాంతి ప్రదేశం మా ఏలూరులో ఎంత వినోదాలకి ఏ కార్యాలకి ఎన్ చాలా రకాల ఉంటాయి ప్రదేశాలు ఏంటంటే డ్యాన్స్లు నాట్యాలు కొన్ని కొన్ని సరదాపరిచే కామెడీ షోలు అంటే ఆయన్ని ఉంటాయి గానీ ఈ యొక్క పార్కు ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది పెద్దపెద్ద పెద్దవారు సరదాగా వాకింగ్ చేస్తూ అలాగే పిల్లలు ఆడుకోవడానికి సరదాగా కొంచెం సేపు అలాగ ప్రశాంతంగా మనకు శరీరాన్ని సేద తీర్చుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటది ఎటువంటి శబ్ద కాలుష్యము ఉండదు చుట్టూ మొక్కలతో పూలతో చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నేను చాలాసార్లు ఇక్కడికే వెళ్ళాను అవి ఎప్పుడన్నా పని వల్ల గాని నాకు ఏదన్నా చిరాకు గానీ వస్తే ఇక్కడికి వెళ్ళి నేను ఇయర్ ఫోన్స్ గట్రా చెవులో పెట్టుకొని పాటలు పెట్టుకొని ఇక్కడ చాలా ప్రశాంతంగా కూర్చుంటాను ఇది చాలా ఇక్కడ కూర్చుని మనం అలాగా సేద తిరితే చాలా అద్భుతంగా ఉంటుంది మనసుకి చాలా హాయినిస్తుంది రిలీఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీ చాలామంది ఎవరన్నా కూడా ఇక్కడికి వెళ్ళచ్చు ఏలూరులో నన్ను నాకు తెలిసి ఇదే మంచి ప్రదేశమని నేను అనుకుంటాను ఇంకా ఏంటంటే భోజనం చేసే హోటల్స్ షాపింగ్ మాల్ ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ ఇది అయితే చాలా బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను